హలో వచ్చే సెలవులకు నేను నా కుటుంబంతో రైలు ప్రయాణం సెలవులకు టూర్కి వెళ్దామనుకుంటున్నాను నాకు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో దాని ఖర్చులు దాంట్లో ఉండే సౌకర్యాలు నాకు తెలియదు నాకు కొంచెం చెప్తావా ఎలా వెళ్ళాలి ఎలా బుక్ చేసుకోవాలి ట్రైన్లో ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి రాను పోను ఖర్చుల గురించి రైల్లో తినడానికి త్రాగడానికి సౌకర్యంగా ఉంటుందా నాకేమైనా హెల్ప్ చెయ్యగలుగుతావా అదేవిధంగా రైలు ఖర్చు ప్రయాణం ఖర్చుల గురించి చెప్తారా ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళాలో కొంచెం మంచి టూర్ ప్లానింగ్ చెప్పావా